వ్యవసాయంలో మీకు ఇష్టమైన అంశాలు ఏమిటి పోషకాహారం పురుగుల మందు ప్రకృతి వ్యవసాయం ఒక ప్రముఖ వృత్తికే అంతా అనుకూలమైన మరియు అన్ని చర్యలు చేసే పని వ్యవసాయం ఒక అద్భుత వృత్తి అయితే అది సరైన పరిణామాలను అందించగలిగేది వ్యవసాయం నిర్వహించే ప్రతీ చర్యను కనుగొనే విధానం అనుభవం నైపుణ్యం వాడిని ఎందుకు చేస్తాడు అదేవిధంగా వ్యవసాయం వల్ల ఉన్న సమస్యలకు సమాధానం అందిస్తుంది కొన్ని ప్రధాన అంశాలు పాల్గొనడానికి వ్యవసాయ పద్ధతులు కర్మాగారాలు విత్తనాలు మరియు నిర్వాహణ నియమాలను అనుసరించడం చర్యలను పూర్తి చేయడం మరియు అంతర్జాతీయ రాష్ట్రం గడిచినారు సమాచారం పొందడం ముఖ్యంగా ఉంటుంది ఇందులో మొత్తం నాలుగు ఉంటాయి తర్వా తర్వా తరగతి నిర్వాహణ మరియు తరగతి పరీక్షలు ఉన్నాయి మీరు ప్రారంభం చేసే యాక్షను బ్రోడ్గా చూడడం అత్యంత అవసరమైనది మొత్తం స్థితిని అనుకూలం ప్రత్యేకతలను పరిశీలించడం అవసరాలు మరియు సమస్యలను సృష్టించడం మరియు అవసరాన్ని పూర్తి చేయడం మొదలుపెట్టడం అత్యంత అవసరమైనది వ్యవసాయంలో మొత్తం సమస్యలు ఉంటాయి కానీ అవసరాలు కూడా ఉంటాయి వ్యవసాయం గురించి వాటి అంశాలు ముఖ్యంగా వివరించడం అనుకూలం వ్యవసాయం ఒక ప్రముఖ ప్రాణం ఆర్థికవృద్ధి సాధించడం మరియు ప్రతీపాదనను చేసే రంగం వ్యవసాయం వలన భూమి నీటి ప్రాణి పాలన పండుగల పరిపాలన పండుగల తోటని క్రిందికి తన వర్గానికి అనుకూలంగా వ్యవసాయ వీధులు వ్యవసాయ ఉత్పదాలను మరియు వ్యవసాయ పద్ధతులు ముఖ్యంగా ఉంటాయి అలాగే పర్యావరన సంరక్షణ బెటర్ ఫార్మింగ్ పద్ధతులు నూతన తోటలు ప్రారంభించడం పరిపాలనలు స్థానిక వర్గాలు మరియు ప్రకృతి సంపాదల వివిధ రకాల వన్య జంతువులు ముఖ్య విషయాలు ఉంటాయి ఈ అంశాలను అధ్యాయనం చేసుకోవడం వ్యవసాయ వ్యవస్థలు పెంచే ఉత్తమ విధానం కొన్ని ప్రధాన అంశాలు నీటి వనరులు ఉత్పాదన చరంగా నిర్వహించడం మరియు ప్రాణిపాలన ఉత్తమంగా నేర్పించడం ఈ అంశాలను ప్రస్తుత పరిస్థితులు బాగా రూపొందించే విధంగా సమయ నిర్వాహణ మరియు వాణిజ్య పరిస్థితుల ప్రక్రియల్లో అనుమతించి యోగ్యతలుగా నిర్వహించాలి అలాగే ప్రతీ యొక్క ప్రాంతం వాటి ప్రత్యేక ప్రాముఖ్యతను మీకు అంచనా చెయ్యవచ్చు వ్యవసాయం అనేది చాలా మంచిది అందరూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను